భారతదేశం ఎన్నో మతాలకు ప్రసిద్ధి చెందినది ఇక్కడ ఎన్నో రకాల మతపరమైన ఆచారాలు సాంప్రదాయాలు పాటించే ప్రజలు కలిసి మెలిసి జీవిస్తున్నారు ఈ మతస్థులు జీవితంలో ఒక్కసారైనా ఆ మతానికి చెందినటువంటి ప్రధాన స్థలాలను మరియు మతపరమైన సాంప్రదాయాలు పాటించి కట్టడాలను దర్శించాలి అని ఆ ప్రాంతాలు అన్నీ వెళుతూ ఉంటారు వాటిలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి తిరుపతిలో గల వెంకటేశ్వర స్వామి గుడి వారణాసిలో గల కాశీ విశ్వనాధుడి గుడి మరియు గంగానదిలో స్నానము అంతే కాకుండా ముస్లింలకి అజ్మీర్లో దర్గా క్రైస్తవులకి మెదక్లోని చర్చ్ మరియు నాగర్ కోయిల్లో గల చర్చ్ గోవాలో గల చర్చులు వీరు ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు అంతే కాకుండా సిక్కులకు అమృత్సర్లోని గురుద్వారా మరియు గోల్డెన్ టెంపుల్ ఎంతో పవిత్రమైనవిగా భావిస్తూ ఉంటారు ఈ సిక్కులు తమ జీవితంలో ఒక్కసారి అయినా ఇక్కడకి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు అలాగే బౌద్ధులకు భారతదేశం పుట్టినిల్లు ఎందుకంటే బౌద్ధమతం ఇక్కడే పుట్టింది దానికి సంబంధించినటువంటి ఎన్నో ప్రదేశాలు మన దేశంలో కలవు బౌద్ధులు ముఖ్యంగా శ్రీ లంక నుంచి కూడా భారతదేశంలోని గయా సారనాథ్ అమరావతి వంటి కట్టడాలను ప్రాంతాలను దర్శించాలని వస్తూ ఉంటారు భారతీయులు తమ సాంప్రదాయంలో భాగంగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు తిరుపతిలో తలనీలాలను మరియు మొక్కులను సమర్పించుకుంటారు అదేవిధంగా క్రైస్తవులు వివిధ రకాలు అయినటువంటి చర్చులకి మరియు తమ పవిత్రపు స్థలాలకి వెళ్ళినప్పుడు అక్కడ మోకాళ్ళపై కూర్చోని కొవ్వొత్తులు వెలిగించి తమ ఇష్టమైన ప్రభువుని ఆరాధిస్తూ ఉంటారు అలాగే ముస్లింలు ఢిల్లీలోని మసీదులకు వెళ్ళినప్పుడు లేదా హైదరాబాద్లోని మసీదుకు వెళ్ళినప్పుడు ఎంతో ఇష్టంగా మోకాళ్ళపై కూర్చుని నమాజ్ చేస్తూ ఉంటారు ఇవి భారతదేశంలో వివిధ మతాలను ఒకే చోట అందరూ కలసి మెలసి ఎంతో సంతోషంగా పండుగల వాతావరణంలో జరుపుకుంటూ ఉంటారు ముఖ్యంగా దసరా దీపావళీ మరియు క్రిస్ట్మస్ సందర్భాల్లో భారతదేశంలోని ఈ యాత్రాస్థలాలు ఎంతో అందంగా ముస్తాబయ్యి పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి